తెలుగు వ్యక్తులు తెలుగు భాషనే ఎక్కువగా మాట్లాడుతారు ఆ భాషను ఎక్కువ ఉపయోగం పెడతారు పక్క వాళ్ళతో కానీ పొరుగు వాళ్ళతో కానీ తమ భాషను చాలా మంచిగా స్పష్టంగా మంచి స్వరంతో ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి తెలుగు వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా తెలుగు భాషని ఎంతో మంచిగా వాడుకుంటూ తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడుతూ తెలుగు మాటలనే ఎక్కువ ఉపయోగిస్తూ తెలుగు భాషనే ఎక్కువగా వాడుతూ అన్ని విధాలుగా తెలుగులోనే చెబుతూ ప్రతీ సమస్యకైనా ప్రతీ మాటకైనా ఏ విషయానికైనా దేనికైనాను ఎక్కువగా తెలుగుతోనే మాట్లాడుతారు తెలుగు భాషనే ఉపయోగిస్తారు తెలుగు వ్యక్తుల్లో అది ఒక అద్భుతమైన క్రియ అని చెప్పవచ్చు కాబట్టి తెలుగు భాషను ఎక్కువగా తెలుగు వ్యక్తులు ఆ భాషని ఎక్కువ వాడుతారు ఇతరులతో కానీ పొరుగు వాళ్ళతో కానీ ఇలాంటి వారితో అయినా తెలుగు భాషను ఎక్కువగా ఉపయోగిస్తూ తెలుగు భాషలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు